హ షాలిని మేడమేనా మాట్లాడేది మా అబ్బాయి పేరు ఎమ్ దుర్గా శ్యామ్కుమారండి మా అబ్బాయి మీ స్కూల్ లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఈ మధ్య మా అబ్బాయికి సరిగా ఒంట్లో బాగోవటం లేదండి డాక్టర్ కి చూపిస్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పారు హాస్పిటల్ లోనే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు మేము పది రోజులు లీవ్ తీసుకోవాలి అనుకుంటున్నాం అండి కావున పది రోజులు లీవ్ అడగడం కోసమని మీకు కాల్ చేశాను ఆ పది రోజులు తర్వాత తను వచ్చి చేసుకుంటాడండి తను తనకి లేవడానికి కూడా అస్సలు ఓపిక లేదు మ్యాడం హ సరే అండి మీరు హోమ్ వర్క్స్ నాకు పెడుతూ ఉంటే తనకి ఓపిక ఉన్నప్పుడల్లా తనకి క్యూర్ అయ్యాక నేను చేపిస్తాను ఎప్పటికప్పుడు క్లాస్లు అప్డేట్ అయ్యేలా చేస్తానండి ఆ సరే అండి ఆ అలాగేనండి నేను పంపిస్తాను లీవ్ లెటర్ రాయించి సైన్ చేయించి మీకు పంపిస్తానండి స్కూల్ కి మా అబ్బాయికి తగ్గిన వెంటనే నేను స్కూల్ కి పంపిస్తానండి లీవు ఇచ్చినట్టేనా మ్యాడం ఆ ఓకే మ్యాడం థ్యాంక్యూ మ్యాడం ఆ సరే అండి ఉంటాను